మేము శారీస్ తీసుకు వెళ్లే దానికి వెళుతూ ఉంటాము ఒకటిగా పోతే నచ్చదు నాకు మా సిస్టర్తో కలిసి షాపింగ్ చేయాలని చాలా ఇష్టం ఎందుకంటే మేము అందరి నేను అందరికన్నా హైలైట్గా ఉండే చీరనే చుసేదాని మా సిస్టర్స్ ముగ్గురు ఉన్నారు ముగ్గురికి కూడా అంత టేస్ట్ తెలీదు ఎందుకంటే నేను దేంట్లో అయిన ఫస్ట్ ఉండాలి స్పోర్ట్స్తో ఫస్ట్ ఉండాలి సాంగ్స్లో ఫస్ట్ ఉండాలి ఆ విధంగా చదువులో ఫస్ట్ ఉండాలి ఆ విధంగా ఎంచుకునే దాన్ని నేను ఇప్పుడు ఏమంటే సారీస్ షాపింగ్ చేసేటప్పుడు కూడా మంచి సారీని మనం తీసుకోవాలా వాళ్లకందరి కంటే మన సారి ఎక్కువ రేటు ఉండాలా ఎక్కువ మంచి కలర్స్ ఉండాలి క్వాలిటీ చూసేదాన్ని అలా ఉన్నప్పుడు మేము అందరమూ మా బ్రదర్ మ్యారేజ్కి కాంచీపురం వెళ్ళాము కంచి కంచికి వెళ్ళాము అప్పుడు కంచికి వెళ్ళినప్పుడు అందరు శారీస్ ఎత్తేసారు చిన్న బిడ్డలకి ఎత్తాము మా హస్బెండ్లకి ఎత్తాము మా మమ్మీ డాడీకి ఎత్తాము పెళ్లికూతురుకి ఎత్తాము పెళ్ళికొడుక్కి ఎత్తాము అంటే తమ్ముడికి ఎత్తాము ఆ తర్వాత మా సిస్టర్స్ అందరూ ఎత్తుకున్నారు నాలో వచ్చే లోపల ఏ శారీ చూద్దాం అందరు ఎత్తుకునే కలర్ మనం ఎత్త కూడదు ఖచ్చితంగా తక్కువ అంటే లేట్ అయినా పర్వాలేదు కాస్ట్లీ శారీ మనం వెతుక్కోవాలి అనేసి నా శారీ చూసేటప్పటికి పదహారు వేలు నా శారీ ఎక్సలెంట్ కలర్ ఆ ఎక్సలెంట్ కలర్లో నా శారీ ఎత్తేశాను ఎత్తిన తర్వాత ఏమయింది అంటే ఆ శారీలో అందరూ బ్రహ్మాండం అయ్యారు ఏంది ఈ అమ్మాయి ఈ కలరు ఎట్లా దొరికింది ఎంత శారీ అనేసి చూశారు చూసేటప్పుడు